ఈ రోజుల్లో ఫోనులలో ప్రతిది జరుగుతుంది స్మార్ట్ఫోన్లు వచ్చాక నెట్వర్క్ అనేది పెరిగింది దీని వల్ల ప్రతి ఒక్కరు ఫోన్లలోనే వీడియోస్ చూడడం ఫోన్లలో గేమ్స్ ఆడ ఆడడం దీనివల్ల టీవీని చూడడం మానేశారు అదే ఇంతకముందు అయితే ప్రతి ఒక్కరు టీవీ కూర్చోని ఉండేవారు ప్రతి విషయానికి టీవీ దగ్గర చూసేవారు ప్రతీ విషయం టీవీ దగ్గర ఉండేది కానీ ఇప్పుడు ప్రతిది ఫోన్లలో జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు అప్డేటు అయ్యారు స్మార్ట్ఫోన్లకి అప్డేట్ అయ్యారు అందుకనే టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా సరే మన మధ్య భావోద్వేగాలు వస్తున్నాయి దీని వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్థలు కూడా వస్తున్నాయి